సార్ చెప్పండి ఎస్ఆర్ పెయింటింగ్ హౌస్ ఓకే సార్ మీకు ఎలాంటి పెయింటింగ్ కావాలి అంటే నార్మల్గా వైట్ పెయింటింగ్ కావాలా లేదా వాల్స్కి వాల్స్కి సపరేట్ పెయింటింగు అలా మళ్ళీ పిల్లర్స్కి సెపరేట్ పెయింటింగ్లాగా పైన పీఓపీ అలా కొంచెం అట్రాక్షన్గా అనిపించేటట్టు కావాలా సార్ ఓకే సార్ అంటే మీ ఇల్లు ఎలా సార్ నార్మల్దా లేదా డబల్ స్టోరీ హౌసా సార్ సార్ ఇప్పుడు నార్మల్గా మీరు నా డబల్ స్టోరీ అంటున్నారు కాబట్టి కంపల్సరీగా లాడర్ కావాలి సార్ లాడర్ కావాలి ఇంకా పేయింట్ చేయడానికి బ్రష్లు కావాలి ఇంకా బట్ట కావాలి ఇంకా స్ప్రే చేయడానికి సపరేట్ ఎయిర్ వదలడానికి ఉంటుంది అది కావాలి మరియు ఇంకా కార్నర్లకి మనం పెయింట్ చేసేటప్పుడు ఇప్పుడు అదే కార్నర్ ఉంటుంది కదా సార్ కార్నర్లో ఇటు సైడ్ పెయింటర్ సైడ్ తగలకుండా మధ్యలో క్లాత్ లాంటిది పెట్టాలి ఇంకా రోలర్ కవర్స్ కావాలి మీరు అంటే ఇప్పుడు రెండు ఫ్లోర్లు అంటున్నారు కాబట్టి నేను తీసుకొస్తాను సార్ దానికి కావాల్సినవి అన్నీ తీసుకొస్తాను కాకపోతే వెహికల్ పంపించాల్సి వస్తుంది సార్ అంటే ట్రాలీ ఆటో ఏదన్న పంపించాలి ఎందుకంటే మా మేము తెచ్చే ఇప్పుడు సా సామాన్లు ఎక్కువ ఉన్నయి కదా సార్ అందుకని బండి మీద తీసుకురావడానికి కష్టం సార్ మీరు ఇప్పుడు చూసుకోండి మీకు నార్మల్గా మంచి పెయింటింగ్ కావాలి అనంటే ఏది ఏ ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాలు వరకు ఆగేటట్టుకు మేము తీసుకొస్తాము అంటే ఇప్పుడు మీరు క్వాలిటీని మంచి క్వాలిటీ కావాలి మేము ఎంత డబ్బులు అయిన పెట్టగలుగుతాము అంటే దానికి తగ్గ క్వాలిటీ తీసుకొస్తాం సార్

ఓకే సార్ ఇప్పుడు నార్ మీరు చూసుకోండి ఇప్పుడు ట్రాలీ కంటే అవచ్చు సార్ ఒక పదిహేను వందలు అవచ్చు సార్ మీ అడ్రస్ చెప్తారా ఎక్కడో ఓకే సార్ ఇప్పుడు పెయింటింగ్ అయితే చూసుకోండి నేచురలైట్ ఉంటుంది నిప్పాన్ ఉంటుంది ఇలా చాలా రకాలుగా ఏషియన్ పెయింట్స్ ఉంటాయి మీరు ముఖ్యంగా ఏషియన్ పెయింట్స్ వాడితే క్వాలిటీ బాగుంటుంది సార్ ఇంకా ఇంట్లో ఫర్నిచర్ అలాంటివి ఏమన్న ఉన్నాయా సార్ ఓకే సార్ ఒకవేళ మీరు అలా అంటే మనం పేయింట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏమి చేయాలంటే సార్ ఈ ఫర్నిచర్స్ వీటిని మనం క్లాత్తో కవర్ చేయాలి లేదా న్యూస్పేపర్తో కవర్ చేయాలి ఈ ప్లాస్టిక్ షీటింగ్స్ ఉంటాయి కదా సార్ అవి మనం పక్కకు పెట్టాలి ఈ ఫర్నీచర్ ఇవి ఉంటాయి కదా సార్ వీటిని అంటే నేను మీకు ఒక రోజు ముందే చెప్తాను చెప్పినప్పుడు మీరు అన్నీ ఫర్నీచర్ అన్నీ పక్కకు పెట్టేస్తే పెయింటింగ్ చేయడానికి ఇబ్బంది ఉండదు అంటే కార్నర్కి ఉన్న ఏదన్న కానీ అవి మధ్యలో ఇంటి మధ్యలో పెట్టేటట్టు మీరు కొంచెం అరేంజ్ చేయండి ఎందుకంటే ఇబ్బంది కాదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్